భారతదేశంలో తెలంగాణ సంస్కృతికి సుమారు ఐదువేల సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది కాకతీయులు కుతుబ్షాహీలు మరియు అసబ్జాహి రాజవంశ పాలనలో ఈ ప్రాంతం భారత ఉపఖండంలో అగ్రశైలి సంస్కృతికి కేంద్రంగా ఉద్బవించింది హైదరాబాదు నిజాంలు అని కుడా పిలుస్తారు పాక కళలు మరియు సంస్కృతి పట్ల ఆ పాలకుల ప్రోత్సాహం మరియు ఆసక్తి తెలంగాణను ఒక బహుళ సాంస్కృతిక ప్రాంతంగా మార్చింది ఇక్కడ రెండు విభిన్న సంస్కృతులు కలిసి ఉన్నాయి తర్వాత తెలంగాణను డక్కన్ పీఠభూమికి ప్రతినిధిగా మరియు వరంగల్ మరియు హైదరాబాదు కేంద్రంగా దాని వారసత్వాన్ని కలిగి ఉంది తెలంగాణకి చందిన హైదరాబాదీ వంటకాలు మరియు కాకతీయ ఆర్కిటెక్చర్ రెండు యునెస్కో క్రియేటివ్ సిటీ అఫ్ గాస్ట్రోనమి మరియు యునెస్కో వరల్డ్ హెరిటేజు నైట్ జాబితాలో ఉన్నాయి బోనాలు బతుకమ్మ దసరా ఉగాది సంక్రాంతి మిలాద్ ఉన్ నబి మరియు రంజాన్ వంటి మతపరమైన పండుగలలో పండుగలతో పాటు కాకతీయ ఫెస్టివల్ మరియు డెక్కన్ ఫెస్టివల్ జరుపుకునే ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం చాలా కాలంగా విభిన్న భాషలు మరియు సంస్కృతుల కలయిక ప్రదేశం దీన్ని సౌత్ అఫ్ నార్త్ మరియు నార్త్ అఫ్ సౌత్ అని పిలుస్తారు ఇది తెలంగాణలో అనేక మ్యుసియుమ్లు ఉన్నాయి ఇవి రాష్ట్రం లోని పూ పూర్వ రాజ్యాల సంక్రు సంస్కృతిని వర్ణిస్తాయి సాలార్ జంగ్ మ్యుసియుమ్ భారతదేశంలోని తెలంగాణ రాష్టంలో తెలంగాణలో తెలుగు వంటకాలు మరియు హైదరాబాదీ వంటకాలు అనే రెండురకాల వంటకాలు ఉన్నాయి తెలుగు వంటకాలు దక్షిణ భారత దేశంలో ఉన్నాయి అదే విధంగా కళలు నృత్యం పేరిణి శివతాండవం లేదా పేరిణి తాండవం అనే తెలంగాణకు చందిన పురాతన నృత్యం అదే విధంగా ఉగ్గుకథ ఉగ్గుకథ ఉగ్గుకథ ఉగ్గుకథ లేదా ఉగ్గుకథ అనేది హిందు దేవతలైన మల్లన్న బీరప్ప మరియు ఎల్లమ్మ కథలను స్తుతిస్తూ మరియు వివరించే సంప్రదాయ జానపద గానం